నేను ఆఫీస్ లో సవాళ్లతో కూడిన చాలా ప్రాజెక్టులు మరియు పనులను ఎదురుకున్నాను వాటిలో ఒకటి ఒక కొత్తగా ఎదుర్కు కస్టమరు కు వెబ్సైటు ను అభివృద్ధి చేయడం కస్టమర్ చాలా నిర్దిష్టమైన అవసరాలను కలిగి ఉన్నారు మరియు వారు చాలా త్వరగా వెబ్సైటు ను అవసరం కస్టమరు యొక్క అవసరాలకు మరింత లోతుగా అర్దంచేసుకోడానికి నేను వారితో అనేక సమావేశాలు నిర్వహించాను నేను వారి వ్యాపార అవసరాలను వారి లక్ష్యాలను మరియు వారి ప్రేక్షకులను అర్దం చేసుకోడానికి ప్రయత్నించాను నేను కస్టమరు యొక్క అవసరాలను తీర్చడానికి ఒక సమర్దవంతమైన అభివృద్ధి ప్రణాళికను రూపొందించాను ఈ ప్రణాళికలతో షెడ్యూల్ బడ్జెట్ మరియు ముఖ్యమైన మైలురాళ్లను కలిగి ఉంది నేను నా అభివృద్ధి బృందంతో నిరంతరం కమ్యూనికేషన్ తేట్ చేశాను మేము ప్రకితిని చర్చించాము మరియు అవి ఎవైనా సవాళ్లను అధికమించడానికి కలిసి పని చేశాము ఈ దశలను అనుసరించడం ద్వారా నేను కస్టమర్ యొక్క అవసరాలను తీర్చే ఒక అద్భుతమైన వెబ్సైటు ను అభివృద్ధి చేయగలిగాను కస్టమరు చాల సంతోషంగా ఉన్నారు మరియు వారు నా పనిని ప్రశంసించారు